మీరు మ్యారేజిస్ చేస్తారు అంట కదా రెండు వారాల్లో మా మా అబ్బాయిది మ్యారేజి ఉందండి మీరు బాగా చేస్తారని తెలిసింది సురేషు మీ నెంబర్ ఇచ్చాడు క్రిస్టియన్స్మే నండి క్రిస్టియన్ మ్యారేజే ఇంటి దగ్గరేనండి చిన్నగా సరిపోద్దండి చిన్నది ఐదు వందల మందికి అండి రెండు లక్షల అండి వెయ్యి మంది క వెయ్యి మంది ఐటమ్స్ ఏమి పెడతారండి మరి డెకరేషన్ ఇంటి దగ్గర చేయాలండి చర్చిలోను కూడా చేయాలి డెకరేషన్కి సపరేట్గా ఇస్తామండి

ఇంకో లక్ష తీసుకోండి మొత్తానికి ఎంత అవుతదండి మొత్తం టోటల్

ఒకసారి వచ్చి చూసుకుంటే చర్చిలోనూ ఇంటికాడ డెకరేషను చూసు పువ్వుల డెకరేషన్ చేయాలి బా ఫ్రెష్ పువ్వులు ఉండాలి సరిపోతుంది అడ్వాన్స్ ఏమన్నా కా ఇమ్మంటారా ఇల్లు చూస్తాకొత్తారు కదా అప్పుడు ఇస్తాను